ఇది గ్యాస్ కావాలి మాకు ఒకటి హెచ్పీ గ్యాస్ అని అయిపోయింది మాకు ఒక గ్యాస్ ఈవేళ ఏం వారం శనివారమా కొంచెం సోమవారం వరకు ఒక గ్యాస్ రావాలి మాకు సుందర్శాల సుందర్శాల సుందర్శాల

చెన్నూర్

సోమవారం సోమవారం ఫంక్ష్ సోమవారం ఫంక్షన్ ఉన్నది మా ఇంటి కాడ మరీ ఒక ఇంకా కావాలనుకో ఎక్స్ట్రా కూడా ఇస్తారా మరి రెండు ఏంటి కర్ణ క కర్ణ ఏజెన్సీనా లేకుంటే ఇంకేవన్నానా

ఆర్ కార్డు ఒరిజినల్ ఇమ్మంటారా లేదా జిరాక్స్లు ఏమన్నా ఇమ్మంటారా అంతేనా ఒక్క ఆధార్ కార్డేనా ఎంత ఇస్తారు గా మళ్ళా ఎక్కువ మనీ కూడా పడతాయి కావచ్చు

పదిహేనొస్తుంది టువెల్వ్ టువెల్వ్ పదిహేనొకస్తుంది మళ్ళా ఇప్పుడు మరి వస్తున్నాయి కదా రోజు గ్యాస్లు మళ్ళా గ్యా మళ్ళా మీ ఆ కర్ణ గ్యాస్ నుంచి మరి గ్యాస్లు కొంచెం వెయిట్ అత్తలేం హల్కా వస్తున్నాయి మరి దింపుతారా సగం అట్నే ఉంచుతారా అదే ఏం అర్థం అవుటలేదు మరి మీరు చూసుకోవద్దా మరవి అవెంత రెండు నెల కూడా వత్తలేదు నెల పదిహేను రోజులకే అయిపోతోంది గ్యాస్ అరె గ్ అక్కడ ఆఫ్ చేస్కో ఏ ఆఫ్ చేసుకుంటున్నాం మేము మరి ఇల్లంతా స్ప్రెడ్ అయిద్దా

ఓకే ఓకే